నమస్తే అండి చెప్పండి అండి ఏ ఏ రకమైనవి కావాలండి అంటే మా దగ్గర ఈ రూలర్ నోట్స్ అను వైట్ పేజీలు ఉన్నాయండి ఏ రకమైనవి కావాలి మీకు ఓకే అండి ఇంకా ఏమైన కావాలా అండి చెప్పండి అండి వాటిలో ఏ రకం కావాలండి వైటా లేకపోతే రూల్డ్ అండి బుక్స్ లలో అయిన ఎన్ని అండి లాంగ్ అవి అయితే ఒక్కోటి ముప్పై రూపాయలు పడుతుందండి ఇందాక తీసుకున్నవి ఇప్పుడు షార్ట్ అయితే ఒక్కోటి పదిహేను అలా పడుతుంది అండి రూల్డ్ అయితే ఏమో పదిహేను ప్యూర్ వైట్ అయితే ఏమో ఇరువై పడుతుంది అండి అవి బుక్కులు ఎన్ని కావాలండి షార్ట్ నోట్సులు అవి తీసారా ఓకే మూడు ఇంకా అండి ఇంకా బుక్కులేనా ఇంక ఏమైన కావాలండి ఓకే అండి బ్లూ పెన్లో మా దగ్గర పానాసోనిక్ ఎక్కువ హీరో పెన్ ఇంకా కొత్తగా ఒక రకమైన పెన్ బాల్ పాయింట్ పెన్ను ఈ మూడు ఈ రకాలు ఉన్నాయండి ఏ రకమైనవి కావాలండి హిరో అండి ఎన్ని కావాలండి ఓకే అండి ఒక పెన్ను పది రుపాయలు పడుతుంది ఏంటండి ఒకటి పది రుపాయలండి యాభై రుపాయలు అండి ఇంకా ఏమైన కావాలండి అంటే బ్లూ పెన్లు తీసుకున్నారు బ్లాక్ పెన్ కూడా ఉంటే పిల్లలకి ఉపయోగపడిద్ది తీసుకుంటారా అండి మొత్తం అంటే మూడు లాంగ్ నోట్సులు వచ్చే సరికి తొంభై రుపాయలు అండి ఒకటి ముప్పై రుపాయలు ఈ మూడు షార్ట్ నోట్సులు ఇరవై ఒకటి ఇరవై అరవై నూట యాభై ఈ యొక యాభై రెండు వందలు అండి మొత్తం కలిపి మీకు ఇంకా ఏమైన కావాలంటే చెప్పండి అండి ఏంటంటే జ్యామెట్రీ బాక్సులు స్కేళ్ళు ఎరేజర్లు పెన్సిళ్ళు ఇవ్వన్నీ అందుబాటులో ఉన్నాయి సరే అండి మళ్ళీ రండి అండి ధన్యవాదాలు అండి